గుడ్ మార్నింగ్ సార్ నేను మీ కాలేజ్లోనే చదువుతున్నాను సార్ ఇంటర్ ఫస్ట్ ఇయరు నాది ఇప్పుడు ఏ సెక్షన్ సార్ నాది నేను కొంచెం నాది టీసి కావాలి సార్ అంటే మా డాడీ ట్రాన్స్ఫర్ అయ్యారు సార్ హైదరాబాద్ వెళుతున్నాము సో నాకు టీసి కావాలి సార్ హైదరాబాద్ తెలంగాణ సైడ్ వెళ్ళి పోవాలి సార్ అందుకనే టీసి కోసం అప్లై చేసుకుందామని కాల్ చేసాను సార్ ఓకే సర్ ఏమైనా తీసుకురావాలా సర్ టీసి కోసము ఏం అవసరం లేదా ఓకే సార్ అయిన తర్వాత వెళ్ళి అక్కడ నుంచి కన్ఫామ్ సీట్ తెచ్చుకున్న తర్వాత టీసి కోసం వస్తాను సార్ అయితే మా పేరంట్స్ని తీసుకుని వస్తాను ఓకే సర్ ఓకే సార్ ఓకే సర్ ఓకే సర్ ఎస్ సార్ అమూల్య సర్ నా పేరు ఓకే సర్ థ్యాంక్ యూ సర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్